ఈ రోజుల్లో మనం ఎక్కువుగా ఉపయోగించే యాప్లు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ప్రతీదానికి ఇన్స్టాగ్రామ్ నేను ఒక్ ఇన్స్టాగ్రామ్ చేయండి నా రీల్ నొక్కండి నా రీల్స్ చూడండి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ప్రతీ దానికి ఫేస్బుక్ అలా అని లాభాలు కూడ ఉన్నాయి కొంతమంది ఫోన్లు ద్వారా స్మార్ట్ఫోన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చుని అన్ని పనులు చూసుకుంటూ పిల్లలని చూసుకుంటూ అత్తమామలని చూసుకుని తల్లితండ్రిని చూసుకుని అన్ని చేసుకుంటారు ఇంటిపని చేసుకుని సంపాదిస్తున్నారు అది లాభం అలాగని నష్టం కూడా ఉంది ఇరవైనాలుగు గంటలూ ఫేస్బుక్ ఫేస్బుక్ ఫేస్బుక్ ఇరవైనాలుగు గంటలూ వాట్సప్లు ఇరవైనాలుగు గంటలూ ఇన్స్టాగ్రామ్లు యూట్యూబులు ఇలా వాట్సప్లో జాబ్లు ఎన్నో లోకల్ యాప్లో జాబ్లు ఫోన్ చేస్తే డబ్బులు డబ్బులు కడితే ఇదిగో పని అదిగో పని డబ్బులు కట్టమండం అన్ని కంపెనీలా ఫేక్ కంపెనీ కాదు అనడం డబ్బులు కట్టడం ఫోన్లోని స్మార్ట్ఫోన్లో పోవడం వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోవడం ఆ తరవాత తెలుస్తుంది ఫ్రాడ్ అని అలా చేస్తే స్మార్ట్ఫోన్లో చాలామంది జాబ్లు చూసుకుని నష్టపడిపోయిన వాళ్ళు ఉన్నారు డబ్బులు పే చేసి అలాగే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చేసి చేసి చేసి పనులు వదిలేసి పిల్లల్ని వదిలేసి టైం వెస్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అది నష్టం అలాగని జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూసుకుని చేసుకోవడం అది లాభం